నేను ఎప్పుడు ఎలాంటి పెద్ద విగ్రహం కానీ కళాకృతిని కానీ సృష్టించలేదు నాకు దాని గురించి పెద్దగా ఏమీ తెలియదు కానీ వాటిని తయారు చేసే కళాకారుని మాత్రం నేను ప్రేరణ ఇస్తాను ప్రేరేపిస్తాను వాళ్ళని వాళ్ళు ఎక్కడ కళాఖండాలు తయారు చేసినా చూసి చాలా ముచ్చట పడతాను చాలా అందంగా తయారు చేస్తారు దసరాకి అమ్మవారి విగ్రహాలు కానీ మళ్ళీ వినాయక చవితికి వినాయక విగ్రహాలు కాని చాలా అందంగా తీర్చిదిద్దుతారు దాన్ని చూసి నేను ఆనందపడతాను తప్ప నేనైతే ఏ విగ్రహాన్ని తయారు చేయలేదు